సార్ నమస్తే సార్ నాపే సార్ నా పేరు పద్మావతి సార్ నేను మీ బ్యాంక్ మేనేజర్ గారా సార్ బ్యాంక్ మేనేజర్ గారా సార్ మీ బ్యాంకులో ఎకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను సార్ అట్లాగే ఇప్పుడూ ఆన్లైన్లో చేసుకోవచ్చా లేకపోతే నేను బ్యాంకుకి రావాలా సార్ సార్ సార్

అట్లాగే సార్ ఇప్పుడు కరెంటే కరెంట్ ఎకౌంట్ చేసుకోవచ్చా సార్ లేతే సేవింగ్సా సేవింగ్స్ ఎకౌంటేనా సార్ సార్ ఇప్పుడు ఇంక అంతేగాదు సార్ వివరాలు ఎప్పుడు రమ్మంటార్ సార్ సార్ ఇప్పుడు పాస్బుక్కు వెంటనే ఇచ్చేస్తారుగా సరే సార్ థాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే సార్